నేను పద్నాలుగు సంవత్సరాలు నేను పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే డ్రాయింగ్ వెయ్యడం మొదలుపెట్టాను డ్రాయింగ్పై ఆసక్తి కలిగించే విషయాలు ఏంటంటే మన ఊహకి ఒక భావవ్యక్తీకరణ రూపాన్ని తెచ్చే సాధనం అది మానవ చరిత్ర సాంప్రదాయాలు జీవన వ్యవస్థ ఇలా దేన్నైనా ఆవిష్కరించగలిగేదే డ్రాయింగ్ నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరంటే విలాస్ నాయక్